భారతదేశం మన ఫ్యాషన్ ఎంతో ప్రసిద్ధి చెందినది అలాగే ఎంతో అందమైనది ఒకప్పుడు జనాలందరూ మా పురుషులైనా సరే మహిళలైనా సరే వాళ్ళు పద్ధతిగా ఎంతో చక్కగా ఉండేవారు పురుషులందరూ కలిసి అందరూ ఏ పండగొచ్చినా ఏమొచ్చినా కానీ పంచెలు అలాగే పైజామాలు వేసుకునేవారు మహిళలందరూ శారీలు కట్టుకునేవారు అప్పుడున్న ఫ్యాషన్కి ఇప్పుడున్న ఫ్యాషన్కి చాలా తేడా ఉంది అప్పుడున్న ఫ్యాషన్ ఎంతో అందమైన అందంగా ఎంతో పద్ధతిగా ఉండేవి ఇప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు అందరూ వెస్ట్రన్ కల్చర్కి బాగా అలవాటు పడిపోయారు మనం కూడా ఎంతో ఆ ఫ్యాషన్కి అలవాటు పడిపోయాము ఒకప్పుడున్న భారతదేశం ఫ్యాషన్ ఇంత అందంగా ఎంతో చక్కగా ఉండేది ఎవ్వరు మంచిగా బట్టలు వేసుకున్నా వాళ్ళకెంతో అందం తెచ్చి పెట్టేవి ఇప్పుడున్న కాలంలో అందరం వేరే వాళ్ళ దేశం ఉన్న పద్ధతులు నేర్చుకుని జనాల్లో కూడా మనసులో ఎన్నో అభిప్రాయాలు మా వచ్చి అందరూ వాళ్ళ పక్క పక్క దేశం ఫ్యాషన్ని ఎంతో ఇష్టపడుతున్నాం మన భారతదేశపు ఫ్యాషన్కున్న అందమే వేరు వేరొక దేశంతో చూసుకుంటే దాని ఇప్పు అప్పుడులో ఉన్న ఫ్యాషన్ వల్ల ఎలాంటి ఆరోగ్య పరిస్థితులు వచ్చేవి కాదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల వల్ల అందరూ టీ షర్ట్లు టైట్ జీన్స్లు వేసుకోవడం అలవాటు పడిపోయాం దీనివల్ల మనకి సమస్యలు కూడా రావచ్చు చాలామంది ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు అలాగే అప్పటిలో ఉన్న క శారీ కట్ అయినా సరే శారీకున్న పట్టైనా సరే ఎంతో అందంగా ఉండేవి ఇప్పుడున్న కాలంలో వేరే దేశం వాళ్ళు మన కల్చర్ని ఎంతో ఇష్టపడుతున్నారు మనం తప్ప మనం వాళ్ళ నుంచి నేర్చుకోవాలి మన కల్చర్ని మనం ప్రేమించాలని మన ఫ్యాషన్ని మనం మర్చిపోవద్దని వేరే దేశం వాళ్ళు మన ఫ్యాషన్ ఇష్టపడుతున్నారు వేసుకోడానికి అలాగే మనం కూడా ఎందుకు ఇష్టపడొద్దు అని మనం గ్రహించాలి అలాగే ఒకప్పుడు ఉన్న పంచెలు అయినా సరే పైజామా అనే సరే ఎంతో చక్కగా చూడ చక్కగా ఉండేవి అదే మహిళకి అయితే మహిళలకు అయితే చీర ఎంతో అందం తెచ్చి పెట్టేది కానీ ఇప్పుడున్న కాలంలో మహిళలైనా సరే పురుషులైనా సరే జీన్స్ టీషర్ట్లు అంటూ బాగా అలవాటు పడిపోయాము మన ఒకప్పుడి ఫ్యాషన్ని మనం మర్చిపోయి ఈ ఫ్యాషన్కి బాగా అలవాటు పడిపోయాము అలాగే నేను కూడా అలానే ఎంతో అలవాటు పడిపోయాను కానీ ఎప్పుడో అప్పుడైనా సరే మనం మన ఫ్యాషన్ని మర్చిపోకుండా ఉండాలి మనకున్న ఒక పద్ధతిని మనం ఎప్పుడూ పాటిస్తూ ఉండాలి భారతదేశం ఫ్యాషన్ అనేది ఎంతో చక్కనిది చూడచక్కనిది నాకిష్టమైన ఫ్యాషన్ పంచె కట్టుకోవడం అలానే షర్టు వేసుకోవడం ఈ రెండింటి జోడి ఎంతో చూడచక్కనగా ఉంటుంది అలాగే మహిళల గురించి వస్తే మహిళలు చీర కట్టడం ఎంతో ఇష్టపడతాను నాకు భారత ఫ్యాషన్ అంటే ఎంతో ఇష్టం అలాగే ఇప్పుడున్న వెస్ట్రన్ ఫ్యాషన్ కూడా ఇష్టమే జీన్స్ టీ షర్ట్లు అయినా సరే జీన్స్కి షర్ట్ అయినా సరే వేసుకోవడం నాకు ఎంతో ఇష్టం మనం ఇప్పుడున్న కాలంలో ప్రతిరోజు మనం వెస్ట్రన్ కల్చర్నే బాగా ఇష్టపడుతున్నాము వేసుకోడానికి భారత ఫ్యాషన్ని మరి అంత వేసుకోడానికి ఇష్టపడట్లేము కానీ మన పండుగలు ఏమన్నొస్తే పక్కా మన భారత ఫ్యాషన్నే మనం గుర్తు చేసుకుంటాము అలాంటి బట్టలే వేసుకుంటాము అలాగే మన దేశంలో అందరం మన ఫ్యాషన్ని మనం మర్చిపోకుండా ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటూ మనం మన ఫ్యాషన్ ఒక గొప్పతనాన్ని వేరే దేశానికి మన వాళ్ళకి మన మన దేశంలో ఉన్న ప్రజలకి అందరికీ తెలిసే తెలిసేటట్టు మనం ఉండాలి ఎందుకంటే మనం వచ్చిందే భారతదేశం నుంచి మనం ఉన్నదే భారతదేశం నుంచి మన భారత ఫ్యాషన్ని మన భారతదేశాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు మనం ఏంటో మన ఫ్యాషన్ అలాగే మన భారత బట్టలే మనల్ని గుర్తుచేస్తాయి అది మనకెంతో గౌరవమైన పని అలాగే ఆ బట్టలు మనకి గౌరవాన్ని తెచ్చిపెడతాయి ఎందుకంటే భారతదేశమంటేనే గౌరవం మన ఫ్యాషన్ కూడా ఎంతో గౌరవమైనది మనం మన ఫ్యాషన్ని ఎంత గౌరవిస్తూ అలాగే మరొక దేశం ఫ్యాషన్ని కూడా గౌరవిస్తూ ఉండాలి